హలో హలో మ్యాడమ్ నేను గ గైడ్ వన్ని ఫ్రమ్ వైజాగ్ నుండి మనం ఇప్పుడు మన గ మన టూరిస్టులని అరకు వ్యాలీకి తీసుకెళ్ళాలి దానికోసం మనం ప్రమోషన్ చెయ్యాలి మ్యాడమ్ అండ్ ఎట్లాంటి ప్రమోషన్ చెయ్యాలంటే మంచి ప్రమోషన్ చెయ్యాలి ఎట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ప్రమోషన్ చెయ్యాలి అదెట్లా ఎట్లా అంటే అంటే మనం బస్ ఓన్లీ వాళ్ళకు బస్ ఛార్జెస్ మాత్రమే తీస్కోవాలి మిగతావన్నీ ఫ్రీ ఫెసిలిటీస్ వచ్చేటట్టు చూస్కోవాలి ఏం ఏం ఫ్రీ వచ్చేటట్టు అంటే వాళ్ళని యాక్టివిటీస్ పెట్టించాలి ఎందుకంటే మనకి టూరిస్టులు ఇంక్రీజ్ అవ్వడానికి

ఇంకా మళ్ళా ఇట్లనే కాకుండా వాళ్ళకింకా ఫ్రీ ఫోటోగ్రాఫ్స్ అన్నీ అరేంజ్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఫోటోస్ అనేవి బంగమని తీసుకుంటారు కదా ఫోటోస్ అనేవి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా వాళ్ళు ఫోటోస్ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో పెట్టుకుంటారు కాబట్టి ఒక ఫ్రీ ఫోటోగ్రాఫర్ని మనకి వాళ్ళకి అరేంజ్ చేసినామనుకో వాళ్ళు బాగా ఇంప్రెస్ అయిపోతారు ఈ ప్రమోషన్ అనేది బాగుంటుంది అట్లనే కాకుండా ఫుడ్ కూడా అరేంజ్ చేయిద్దాము మీకెవరన్నా వంటవాళ్ళు తెలిసుంటే తీసుకురండి మీరు ఓకే అట్ల తీసుకోస్తాం గానీ మళ్ళీ వాళ్ళకి గేమ్స్ యాక్టివిటీస్ కూడా పెట్టాలి ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉల్లాసంగా ఉండడానికోసమని చిన్న చిన్న గేమ్ యాక్టివిటీస్ పెడదాము మనం అట్ల గేమ్ యాట్టి యాక్టివిటీస్ పెట్టడం వల్ల అ అందులో గెలిచిన వాళ్ళకి చిన్న చిన్న ప్రైజ్ మనీ కూడా ప్రొవైడ్ చేద్దాం ఇట్లాంటి ప్రమోషన్స్ వల్లనే మనకి మంచి టూరిస్టులు వస్తారు ఓకే మ్యాడమ్ సరే మళ్ళీ మనం తర్వాత కలుద్దాం ఓకే మ్యాడమ్ ఓకే